హలో సార్ శ్రీనివాసా రెస్టారెంటేనా సార్ నాకు వెజ్ థాలీ కావాలి వెజ్ థాలీ అవైలబుల్ ఉందిప్పుడు వెజ్ థాలీ సార్ వెజ్ వెజ్ థాలీ అవైలబుల్ ఉందా ఏ ఐటం అనేది సార్ అందులో ప్రైమ్గా ఏ ఐటమ్సు ఉన్నాయి థాలీలో ఓకే ఓకే ఓకే సబ్ ఓహ్ దాల్ మఖనీ అవైలబుల్ ఉంటుందా సార్ ఓకే సార్ అయితే నేను ఆర్డర్ చేసుకోవచ్చా జొమాటొలో లేదంటే డైరెక్ట్ వాక్ఇన్నా ఓకే సార్ థ్యాంక్ యూ ఆర్డర్ చేస్తాను